ఆంధ్రప్రదేశ్లో ఆర్కే బీచ్ రిషికొండ బీచ్ చంద్రపాడు బీచ్ భీమిలీ బీచ్ మరియు అరుకు లోయలు ఇవన్నీ రకరకాల మనసును ము ముఖ్యంగా మనసును ప్రశాంతంగా స్నేహితులతో వెళ్ళేటప్పుడు మనసు ప్రశాంత ఆహ్లాదకరమైన వాతావరణము పక్షులు చెట్లు పువ్వులు రకరకాల చెట్లు పండ్లు ఆకుకూరలు కాయకూరలు వాతావరణం అక్కడ చాలా బాగుంటుంది మనసు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు నలుగురితో మాట్లాడటము అక్కడ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు బీచ్ అది ఎగసిపడే కిరణాలు కెరటాలు వివిధ రకాల స్ట్రీమ్స్ పేరాచూటీలు ఎగరడమూ గెంతులు వేయడమూ అక్కడ డాన్సులు నాటకాలు ఫొటోస్తో ఇలాగా ప్రశాంతగా ఉంటుంది మరియు సాయంత్రం పూట గాలి చల్లని గాలి అక్కడ మనుసులు జనాలు పిల్లలు సరదాల జనాల నాటకాలకు కూడా మాట్లాడటానికి కూడా చాలా సహలకరంగా ఉంటుంది వివిధ రకాలైనా సంస్కృతి కార్యక్రమాలు సరస్సులు మరియు ఎన్నో రకాలమైనా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా అక్కడ ఉంటాయి మరియు చాలా చల్లగా వాతావరణం కూడా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది నైట్ పూట నక్షత్రాలు ఆకాశంలో పక్షులు శబ్ధాలు నీటి శబ్ధాలు కెరటాల శబ్ధాలు ఇవి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా హా ఆరోగ్య కరంగా చాలా ఆనందంగా ఎన్నో రకాల విధంగా ప్రే పర్యాటక ప్రదేశాలు అనేవి మనిషికి విహార యాత్రలు ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని గుర్తింపుగా ఫోటోలు ఇలాగా మనం చాలా రకాలుగా ఉపయోగపడుతాయి